తోటపనికి మేము కొడవలి కొడవలి పార అలాగే కత్తెర గొడ్డలి గొడ్డలేమో కట్టెలు అందులో ఏమన్నా చెట్లు గుబురుగా పెరిగితే కొమ్మలు నరకనీకి గొడ్డలి వాడచ్చు అలాగే కొడవలి అనేటిది చుట్టూ ఏమన్నా ఎక్కువ కొంచం పొడవైన వాటిని కట్ చేసుకోనీకి కొడవలి వాడచ్చు కత్తెరలా కూడా అదే కటింగ్ మన బోర్డర్లాగా చిన్న చిన్న ముక్కలకి మంగలి పని పంగలు లాంటియి వస్తే అవి కత్ కట్ చేసుకోడానికి కత్తెరని వాడచ్చు అలాగే పార అంటే అట్లాగే కురుపీ కూడా వాడతారు అండి తగుటం పెట్టడానికి అంటే తోటలు ఏమన్నా కొత్తిమీర లాంటిది కాని పుదీనా ఏమన్నా మన అట్లాంటియి వేసుకోనీకి తవ్వటం లాంటిది వాడతారు కురుపీ అంటారండి అది పార కూడా కాలవలు పెట్టుకోనీకి పారలు వాడచ్చు రెండోది అందులో నీళ్ళు పో అలాగే చాలా వరకు వాటర్ పోయడానీకి కూడా తోటలో ఒక విధమైన పారను పారలాంటిది వాడచ్చు అలాగే కత్తెర మొక్కల చుట్టూ ఏమన్న పొడవైన వాటిని పెరిగితే కట్ చేసుకునీకి కత్తెరలాంటిది వాడచ్చు అలాగే మళ్ళీ మనము ఒకటి కురుపీ లాంటిది తవ్వటం పెట్టుకుంటారండి కొత్తిమీర లాంటివి ఏమన్నా వేసుకోనికి తవటం లాంటిది అవి వాడచ్చు కురుపి అంటారు దాన్ని అలాగే పార అయితే మనకి మాములుగా అంటే కాలువలు కాలువలు ఇట్లా నీళ్ళు పోనీకి కాలువల్లాంటివి బాగా వాడచ్చు అలాగే ఇ